హలో హలో మేము కిరాణాషాపు నుంచి మాట్లాడుతున్నామండి మీకు ఏమేమి వస్తువులు కావాలి ఏ సబ్బులు కావాలండి సంతూరు సోప్ ఒక కట్టకి ఒక స్పూన్ ఫ్రీ అండి సంతూర్ సబ్బులకైతే సింతాల్ సబ్బు కట్టకి ఇంకో కంఫ్ర్ట్ ప్యాకెట్ ఫ్రీ అండి అదే నేను చెప్తుంది డిస్కౌంట్లేనండి మీరు డిస్కౌంటులు అడుగుతున్నారనే నేను ముందు ముందే చెప్తున్నా డిస్కౌంటులు ఎక్కడ అడుగుతారనే రేట్లుతో అయితే తగ్గించలేమండి మేము అందుకే డిస్కౌంట్కి పలానా వస్తువులు ఇస్తున్నాము డిస్కౌంట్లగా బట్టల సబ్బులుకి ఎలాంటి డిస్కౌంటులు లేవండి బట్టల సబ్బులుకి ఫిక్స్డ్ రేటే టెన్ రుపీసు ఈచ్ వన్ తీసుకోవలసిందే మీరు కందిపప్పు కేజీ ముప్పై అండి కేజీ పై కేజీ పై రేటంటే మీరొచ్చి మాట్లాడుకుంటే అయిపోతుందండి కేజీ ప్యాకెటు పర్ వన్ ట్వంటీ పడుతుంది ఒక ట్వంటీ రూపీస్ తగ్గిస్తాం అంతే హండ్రెడ్కిస్తాం చింతపండు విడిగా లేదండి ప్యాకింగ్ ఉంటుంది ప్యాకింగ్ వచ్చేసి పావుకిలో అరువై రూపాయిలు

వెల్లుల్లిపాయలు పావుకిలో నలభై రూపాయలండి అల్లము వంద గ్రాములే నలుభై రూపాయలు ఉందండి అల్లంకి రేట్ ఎక్కువుంది కంఫర్ట్ డబ్బా అది మీరు తౌజండ్ లీటర్స్ అంటే ఒక లీటర్ కంఫర్ట్ డబ్బా తీసుకుంటే పావు లీటర్ కంఫర్ట్ డబ్బా డిస్కౌంట్ ఉంటుందండి మీరు డిస్కౌంట్లో అడుగుతున్నారు కాబట్టి ఇస్తాము ఒక ఒక పెద్ధ కంఫర్ట్ డబ్బాకి ఇంకో పావు లీటర్ కంఫర్ట్ డబ్బా అంటే లీటర్కి హాఫ్ లీటర్ ఫ్రీ అండి

ఆవాలు జీలకల్ల అండి మీరు ఇవన్నీ ఇప్పుడడిగినవన్నీ లిస్ట్ పంపి నాకు వాట్సాప్ చేయండి లేకపోతే మా షాప్కి రండి మీరు వచ్చి తీసుకోండి మీకు కావాలిసినవన్నీ కొన్ని కొన్ని దొరకవచ్చు కొన్ని దొరకకపోవచ్చు డిస్కౌంట్లో మీరు ఫో ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి సరే త్యాంక్ యూ అండి